ఏమండి ఇలా రండి కూర్చోండి మీతో కొంచెం మాట్లాడాలి మొన్న మన బిడ్డ జనన నమోదు ఫారాన్ని సమర్పించాం కదా అందులో మన తప్పుడు డీటెయిల్స్ ఇచ్చామండి అవును పాప పుట్టిన తేదీ తప్పుగా రాసానండి అది అలానే ఇచ్చేసాను అందుకు ఈరోజు వెళ్ళి మనం కరెక్షన్ చేయించుకోవాలండి వెళ్ళి మనం ఏమైతే వాళ్ళకి మన డీటెయిల్స్ ఇచ్చామో ఆ డీటెయిల్స్ తప్పుగా ఉన్నాయని చెప్పి కరెక్షన్ చేయించుకోవాలి అండి తను రిజిస్ట్రేషన్ చెయ్యకముందే మనం వెళ్ళి అది మనం తప్పు చేసామని చెప్పాలండి తర్వాత తను కరెక్షన్ చేసి దానిని రిజిస్టర్ చేస్తారు